నా పేరు సురేష్ నేను చాలా కాలం నుంచి ఒక స్మార్ట్వాచ్ కొనుగోలు చేద్దాం అని అనుకుంటున్నాను అలాగే దాని విషయం మీద అమెజాన్లో నేను వెతుకుతు ఉండగా నాకు బోట్ అనే సంస్థ నుండి ఒక స్మార్ట్వాచ్ నచ్చింది అది నల్ల కలర్లో ఉన్నది అది నాకు చూడగానే నచ్చింది నేను దానిని ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన ఒక ఐదు రోజులలో నాకు అది అందుబాటులో వచ్చింది దానిలో ఉన్న ఫీచర్లు మరియు దాని రంగు ఎలా అయితే నాకు ఆ అమెజాన్లో చూపించారో అదే విధంగా ఉన్నాయి అది నేను ప్రస్తుతం వాడుతున్నాను నాకు ఎటువంటి ఇబ్బందులు దాని వల్ల కలుగలేదు దానిలో ఉన్న ఫ్యూచర్స్ కూడా నాకు నచ్చాయి దానికి ఇతరులతో మాట్లాడడం అలాగే టైమ్లో కూడా స్టాప్వాచ్లు అలారమ్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి నాకు ఆ స్మార్ట్వాచ్ ఎంతగానో నచ్చింది